హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ కంప్యూటర్ రిపేర్ చేస్తరా నాది కంప్యూటర్ స్క్రీన్ పగిలిపోయింది అది కింద పడి మొత్తం పగిలిపోయింది అందుకే స్క్రీన్ కొంచెం అర్జెంటుగా పెట్టిస్తరా అని వచ్చినా లేదు సార్ మాకు అర్జెంట్గానే కావాలి కాలేజ్లో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి స్క్రీన్ బ్రాండెడ్గానే ఉండాలి చాలా డేస్ టూ డేస్లో కావాలి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి కాలేజ్లో ఏమి కాదు సార్ మనీ ఎక్కువైనా షాప్ షాప్కి టైం ఎప్పుడు సార్ టైమింగ్

ఈవినింగ్ వచ్చి ఇచ్చి వెళ్తాను సార్ కొంచెం తొందరగా చేసి ఇవ్వండి సార్ సాఫ్ట్వేర్ అప్డేట్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేస్తారా సార్ ఓకే ఫాస్ట్గా చెయ్యండి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చెయ్యండి బ్రాండెడ్ స్క్రీన్ కూడా పెట్టండి

టూ డేస్ టూ డేస్లోనే చెయ్యండి చేసేలాగా చూడండి సార్ ఓకే త్యాంక్ యూ సార్

ఓకే త్యాంక్ యూ సార్